కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకోవడం మారుతున్న మార్కెట్ పరిస్థితులను విశ్లేషించి వినియోగదారుల ప్రాధాన్యతను అర్థం చేసుకోవడం ముఖ్యం కంపెనీ వ్యూహాన్ని మారుస్తూ ఉండడం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వ్యాపార వ్యూహాన్ని మారుస్తూ ఉండాలి టెక్నాలజీని స్వీకరించండి టెక్నాలజీ మార్పులతోనూ వ్యాపార విధానాలను క్రొత్త తరహాలో రూపొందించాలి కాంజ్యూమర్ బ్రాండ్లపై నమ్మకాన్ని పెంచడం వినియోగదారుల నమ్మకాన్ని పెంచేందుకు నాణ్యతను మెరుగుపరచాలి మార్కెట్ క్యాండిళ్ళను ముందుగా అంచనా వేయటం మార్కెట్ మదుపులను ముందుగానే ఊహించి వ్యూహాలను రూపొందించాలి ధరల వ్యూహాన్ని మార్చడం డిమాండ్ సరఫరా మార్పుల ఆధారంగా ధరల వ్యూహాన్ని సవరించాలి విపణిలో పోటీని అర్థం చేసుకోవడం పోటీదారుల వ్యూహాలను అర్థం చేసుకొని వ్యాపార విధానాలను మెరుగుపరచడం అవసరం పరిశోధన అభివృద్ధి పెట్టుబడులు పెంచడం మార్కెట్లలో నిలదొక్కుకోవడం కోవాలంటే క్రొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేయడం ముఖ్యం డిజిటల్ మార్కెటింగ్ను వినియోగించడం ఆన్లైన్ ప్రమోషన్లు సోషల్ మీడియా ప్రకటనల ద్వారా వ్యాపారాన్ని విస్తరించాలి సంభావ్య ముప్పులను ముందుగా గుర్తించడం ఆర్థిక మాంద్యం విధానపరమైన మార్పులను ముందుగానే అంచనా వేసి వ్యాపార వ్యూహాలను పెంపొందించాలి ఇలా మార్కెట్ మార్పులకు అనుగణంగా వ్యాపార విధానాన్ని మారుస్తూ వ్యాపారాన్ని విజయవంతంగా నడపడం అవసరం